అవును నేను చిన్ననాటి నుంచి స్కూల్లో తెలుసుకున్నాను మరియు ప్రాచీన మధ్యకాల యుగంలో భారత దేశంలోని ప్రసిద్ధ రాజుల్లో కొంద రి గురించి చెప్పాలి అనుకుంటున్నాను ముఖ్యంగా వారు ఎవరు అన్నట్లయితే నాగులు తెలుగులు ద్రావిడలు సవరుణలు వంటి వాళ్ళు ఎందరో భారతదేశంలో ఉన్నారు వాళ్ళలో ముఖ్యంగా అశోక చక్రవర్తి ఝాన్సీ రాణి లక్ష్మీభాయి వంటి వారు ముఖ్యులు రాణి రుద్రమదేవి మరి రుద్రమదేవి కూడా భారతదేశంలో రాజులలో ఒకరు మరియు షాజహాన్ అక్బర్ వంటి వాళ్ళు కూడా భారతదేశాన్ని పరిపాలించారు ముఖ్యంగా రుద్రమదేవి గురించి చెప్పాలి అన్నట్లు అయితే ఆమె ఓరుగల్లులో వేయి స్తంభాల గుడికి ఎంతో దానం చేసింది మరియు ఏడు కోటలని కట్టి యుద్ధం రాకుండా ఆపింది అలాంటి వీరురాలు గురించి తెలుసుకోవడం చాలా సంతోషం